నేను గ్యాస్ పోయి కొనుక్కున్నాను వంట చేసుకోవడానికి నాకు ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉంది ఇన్నాళ్లు కట్టెల పొయ్యి మీద చేయాల్సి వచ్చి నేను చాల ఇబ్బంది పడేదాన్ని ఇప్పుడు ఎంతమంది బంధువులు వచ్చినా రకరకాల వంటలు చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు చాలా సౌకర్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా అన్ని అన్ని వంటలు కనీసం కట్టెలు లేనప్పుడు వేడి నీళ్ళు మరగబెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది చాలా ఆనందంగా ఉంది అన్ని అన్ని కూడా దాని మీదే చేసుకుంటాం టీ దగ్గర నుంచి స్నానాలకి వేడి నీళ్ల వరకు గ్యాస్ పొయ్యి మీద మరగబెట్టుకుంటున్నాం ఎందుకంటే నేను ఏజుడు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది గ్యాస్ పొయ్యి కొనుక్కోవడం వల్ల